దీన్ని నైరుతి ఋతుపవన కాలమని కూడా అంటారు ఈ కాలం నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఈ ఋతువులో వరి జొన్న మొక్కజొన్న సజ్జ రాగి పత్తి తదితర పంటలు పండుతాయి ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ ఋతువులో గోధుమ బార్లీ పప్పు ధాన్యాలు మొదలైన పంటలు పండుతాయి దీన్నే వేసవికాలం పంట అంటారు ఈ సీజన్లో నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతంలో పంట సాగు చేస్తారు ఈ పంట కాలం మార్ఛి నుండి మే వరకు ఉంటుంది ఈ సీజన్లో వరి దోస పుచ్చకాయ కూరగాయలు మొక్కజొన్న తదితర పంటలు పండుతాయి ముతికరకం ఉష్ణోగ్రత వర్షపాతం తదితర వ్యవసాయం వాతావరణ లక్షణాలు ఆధారంగా ఆయా ప్రాంతాలలో వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు వ్యవసాయ ష్ షీర్ మండలాలుగా జోన్లుగా విభజించారు ఈ వ్యవసాయ మండలాలలో ప్రధాన కేం కేంద్రం కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జోన్ మండలాలుగా ఉన్నాయి

విస్తీర్ణ మండలం సంఖ్యపరంగా పెద్ద వ్యవసాయ శీతోష్టన తెలంగాణ జోన్ రా రాష్ట్ర స్థూల పంట సాగు విస్తీర్ణం అరవై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు తెలంగాణ రాష్ట్రా నికార సాగు విస్తీర్ణం నలభై తొమ్మిది లక్షలు రాష్ట్రంలో పండే పంటలు ఆహార పంటలు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు ఆహార పంటలు ఆహార ధాన్యాన్ని అందించే పంటల్ని ఆహార పంటలు అంటారు ఆహార పంటలను తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు అవి వరి గోధుమ జొన్న సజ్జ రాగులు మొక్కజొన్న కొర్రలు మొదలైనవి శనగలు పెసలు ఉలువలు మినుములు మొదలైన వాటిని పుష్పపు ధాన్యాలు అంటారు ఆహారేతర అవసరాల కోసం ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేసే పంటలను ఆహార ఆహారేతర పంటలనంటారు వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు పత్తి వేరుశెనగ నవ్వులు ఆవాలు ప్రొద్దుతిరుగుడు రబ్బరు టీ కాఫీ మల్బరి మొదలైనవి రాష్ట్రంలో సాగుకు అనువైన భూమిలో విస్తీర్ణంలో ఆహార పంటలు సాగుచేస్తారు రాష్ట్రంలో ఆహార ధాన్యం ఉత్పత్తి ఆహార పంటవేస్తున్న అధికంగా ఉన్న జిల్లాలోని ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలోని తక్కువ ఉన్న జిల్లా ఇది ప్రధాన ఆహార పంట ఇష్టమండలాల పంట వరి పండించడానికి ముందు నెలలో అత్యంత అనుకూలమైనవి ఈ రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమిలో ఇరవైఐదు శాతం విస్తీర్ణంలో వారి సాగు అవుతుంది అలా ఇది శీతోష్ణ మండలంలో గోధుమ వరి సాగు చేస్తుంటాయి మొక్కజొన్న రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి కాలంలో మొక్కజొన్న పరిశోధన కేంద్రంగా న్యూ ఢిల్లీ ఉండేది ఆ తర్వాత రాష్ట్ర ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయానికి పునః ప్యోస్తక్కరించినప్పుడు దీని పాత పేరు ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మూడు వ్యవసాయ శిక్షణ కళాశాలలు ఉండేటివి ఆ తర్వాత వ్యవసాయం యొక్క నాణ్యమైన విత్తనాలు ఉపయోగించడం వల్ల వ్యవసాయం ఉత్పత్తిక శాతం పెరుగుతుంది వరి మొక్కజొన్న కందులు పత్తి పత్తి సోయా బీన్ ఆముదం తదితర పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులు నెలలు రాష్ట్రంలో ఉన్నాయి అందువల్ల రాష్ట్రాన్ని భారతదేశ విత్తన కళరంగంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది పొలంలో సాగయ్యే అన్ని పంటలు విత్తనాల్లో తెలం ఉ ఉత్పత్తి అయిన విత్తనాలను ఉపయోగిస్తారు హైబ్రిడ్ మరియు విత్తనాలు ఉత్పత్తిలో క ముందంజలో ఉంది అంతర్జాతీయ విత్తన సంస్థను హైబ్రిడ్ విత్తనాల సాగుకు గ్రామంలో ఆలమగవారి అంటారు కురగాయల ధరల సృష్టికరణ హైదరాబాదు నగర కూరగాయలలో రాష్ట్రీయ కృషి వికాసియోజన కింద సునందినిని అమలు చేస్తున్నారు ఇది ఏకగ్రీవంగా ఆరు సబ్సిడీ కార్యక్రమం ల కోసం పెంచేలా దీని లక్ష్యం లేదా దీన్ని పెంచేవరకు ఉంటుంది అలాగే రాగులను అధికంగా ఉత్పత్తి చేసిన వ్యవసాయంగా వ్యవస్థీకరించిన ఆ తర్వాత తెలంగాణలోని వేరువేరు సమాజం పట్ల విస్తీర్ణమందు తర్వాత ఆ తర్వాత దీంట్లో రైతులు మొక్కజొన్న సజ్జ రాగి పత్తి తదితర పంటలు పండుతాయి పంట సాగు కాలాన్ని బట్టి సంవత్సరానికి మూడు వ్యవసాయ ఋతువులుగా విభజించారు